నమస్కారమండి ఇక్కడా చికెన్ దమ్ బిర్యాని లభిస్తుందా ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ఏది పాపులర్ అండి నాకు మటన్ ఇష్టం ఉండదండి ఇక్కడ చేప బిర్యాని ఉందా ఫిష్ బిర్యానీ ఒకటి చికెన్ దమ్ బిర్యాని ఒకటి తీసుకురాగలరా ఎంత పడుతుంది సరే ఇంకా ఒక తమ్సప్ బాటిల్ ఒకటి తేవండి ఆఫ్ లీటర్వి రెండు ఇంకా ఏమేమి లభిస్తాయి అండి ఎక్స్ట్రా ఓకే ఓకే అండి ఓకే స్టాటస్ తేవండి ఒకటి

నాన్ నాన్ వెజ్ తెండి

మంచూరియా లభిస్తుందా గోబీ మంచూరియా తెండి గోబీ మంచూరియా ఒకటి ఇంకొకటి నార్మల్ ది వెజ్ మంచూరియా ఒకటి తప్పకుండా అండి ఓకే అండి